భారత దేశంలో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఏంటంటే ప్రస్తుతం ఉన్న యువత చాలా మట్టికి వారికి ఉద్యోగాలు దొరకక కొన్ని కొత్త ఉద్యోగాలకు చూస్తున్నారు నేటి తరంలో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ జనాలు అలవాటు పడిపోయారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది చాలా అభివృద్ధి చెంది చాలా కీలకమైన పాత్రను అది పోషిస్తుంది ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా చాలామంది అభివృద్ధి కూడా చేస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు దాని ద్వారానే ప్రస్తుత కాలంలో ఈ యొక్క యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎటువంటి సోషల్ మీడియా రంగంలో ఆన్లైన్ మార్కెటింగ్ అనేది చాలా అభివృద్ధి చెందింది ఈ యొక్క యూట్యూబర్లు ఎవరైతే ఎక్కువమంది వారిని అనుసరిస్తున్నారో ఎక్కువ మంది వారు పెట్టే వీడియోలు చూస్తున్నారో వారిని ఎంచుకొని వారిని ఎంపిక చేసుకొని వారితో కలిసి వారి యొక్క వ్యాపారం గురించి మాట్లాడి మాకు ఈ విధంగా మీరు దీన్ని మార్కెటింగ్ చెయ్యాలి అందరికీ తెలపాలి అంటే వారు ఏ వస్తువు గురించి అయితే వారు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారో

కానీ ఈ యొక్క ఆన్లైన్ వ్యాపారంలో ఈ యొక్క మార్కెటింగ్లో చాలా మట్టికి ఇందుట్లోనే వారు లబ్ధి పొందుతున్నారు ఎందుకంటే దేశంలో చాలా మట్టికి జనాభా మొత్తం ఈ యొక్క సోషల్ మీడియాను అనుసరిస్తుంది బయటా లేదన్న టీవీలో కానీ బయట బ్యానర్లో లేదంటే ఇతర ఇతర పాంప్లెట్ల ద్వారా కాగితాల రూపంలో కానీ పత్రా గ్రన్ పత్రాలు పంచడం ద్వారా కంటే ఈ యొక్క ఆన్లైన్ యూట్యూబు ఈ యొక్క సోషల్ మీడియాలో ఏదైనా ఒక వార్తను పంపాము అంటే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికీ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికీ కూడా ఇది చేరుతూ ఉంది ఎందుకంటే ఈరోజు టీవీ చూసే వారు ఇంట్లో ఎవరో ఒకలు ఉండకపోవచ్చు ఒక ఇల్లు కుటుంబంలో టీవీ చూసేవారు ఉండకపోవచ్చు కానీ ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో నేటి కాలంలో ఏ కుటుంబంలో కూడా ఏ వ్యక్తికైనా కాని సెల్ఫోన్ అనేది లేకుండా లేదు అందుకనే ఈ యొక్క సోషల్ మీడియాలో మార్కెట్ ఆన్లైన్ మార్కెటింగ్ అనేది చాలా అభివృద్ధి చెంది అదొక కొత్త ఉద్యోగం కింద మారంది ఎందుకంటే ఒక ఆన్లైన్ మార్కెటింగ్ కింద ఒక వీడియో రూపంలో కానీ మరొక ఏదన్నా రూపంలో కానీ వారు రెడ్ తయారుచేసి ఈ యొక్క సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా వారు అందరికీ ఆ యొక్క వార్త అందరికి చేరేలాగా అది సిద్ధమవుతోంది అది ప్రతి ఒక్కరు చూడడం ద్వారా వారి యొక్క వ్యాపారం చాలా బాగా సాగుతూ వారికి చాలా లాభాలను తెస్తూ ఉంటుంది కాబట్టి ప్రస్తుత కాలంలో ఉద్యోగరిత్యా ఈ సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ అనేది కొత్త ఉద్యోగం కొత్త రీతిలో ఇది వచ్చిందని నేను అనుకుంటున్నాను